తెలుగు భాష ప్రాచీన ద్రావిడ భాషల కుటుంబంలో ఉండి ప్రాథమికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు పుదుచ్చేరి యూనియన్ ప్రాంతంలో మాతృభాషగా మాట్లాడబడుతుంది ప్రారంభం నుండి ఈ భాష ప్రాచీన ద్రావిడ భాష కుటుంబానికి చెందిన ప్రోటో ద్రావిడ భాష నుండి వికసించినది ప్రాచీన రచనలు తెలుగులో విశాల సాహిత్య చరి చరిత్ర సాష్టా బద్దం నుండి ప్రారంభంమైనది తెలుగు భాషలో కన్నడ తెలుగు లిపికి కన్నడ తెలుగు అనుమతి ఉంది దానితో ఆమోదంగా కన్నడ మరియు తెలుగు భాషలో ఉపయోగం కావాలి సంస్కృత ప్రభావం కొన్ని నూర్ల సంవత్సరాల క్రితం సంస్కృతం అనంతరం తెలుగును అర్థం కాదు కానీ సంస్కృత దాని భాషా పదాలు తెలుగు శబ్దానికి రాయి పెట్టాయి భాషా నియంత్రణ నియమాలను కూడా ప్రభావితం చేశాయి మధ్య కాలిన కాలం మంచి కాలిన కాలంలో తెలుగు స్వతంత్ర సాహిత్య భాషగా అభివృద్ధి చేస్తూ వ్యక్తిగత వ్యాకరణ నియమాలను స్థాపించారు ఈ సమయంలో పోతర్లు మరియు విద్వాంసులు తెలుగు సాహిత్యాన్ని పెంచుకున్నారు విజయనగర సామ్రాజ్యం పద్నాలుగవ శతాబ్దం నుంచి పద్నాలుగవ శతాబ్దంలో సైన్య దృఢంగా ప్రభావితమైంది